అవును నేను కల్పనా చావ్లా సునీత విలియమ్స్ మరియు రాకేష్ శర్మలతో మాట్లాడానికి ఇష్టపడతాను వారు భారతదేశానికి గర్వకారణమయ్యారు ఎందుకంటే వారు తమ విజయాల ద్వారా ప్రపంచానికి భారతదేశం యొక్క సామర్ధ్యాన్ని ప్రదర్శించారు కల్పనా చావ్లా మొదటి భారతీయ మహిళ అంతరిక్ష యాత్రి ఆమె పంతొందొందల ఏడులో మొదటిసారి అంతరిక్షంలోకి ప్రయాణించింది మరియు రెండు వేల మూడులో మరోసారి ప్రయాణించింది ఆమె తన సాహసాల ద్వారా భారతదేశంలోని మహిళలకు స్ఫూర్తినిచ్చింది మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళల కోసం ఒక చిహ్నంగా మారింది సునీత విలియమ్స్ రెండవ భారతీయ మహిళా అంతరిక్ష యాత్రి ఆమె రెండు వేల ఆరులో మొదటిసారి అంతరిక్షంలోకి ప్రయాణించింది మరియు రెండు వేల పన్నెండ్లో మరోసారి ప్రయాణించింది ఆమె తన వృత్తిపరమైన విజయాల ద్వారా భారతదేశానికి గర్వకారణమయ్యింది ఆమె భారతదేశంలోని యువతకు స్ఫూర్తినిచ్చింది మరియు ప్రపంచవ్యాప్తంగా మహిళల కోసం ఓ చిహ్నంగా మారింది రాకేష్ శర్మ భారతదేశపు మొదటి మరియు ఏకైక వ్యక్తిగత అంతరిక్ష యాత్రి ఆయన రెండు వే ఎనిమిదిలో అంతరిక్షంలోకి ప్రయాణించారు ఆయన తన సాహాసాల ద్వారా భారతదేశానికి గర్వకారణమయ్యారు ఆయన భారతదేశంలోని యువతకు స్ఫూర్తినిచ్చారు మరియు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం యొక్క సామర్ధ్యాన్ని ప్రదర్శించారు నేను ఈ మూడు భారతీయ అంతరిక్ష యాత్రలతో మాట్లాడడాన్ని ఇష్టపడతాను ఎందుకంటే వారు భారతదేశానికి గొప్ప విజయాలను సాధించారు వారు తమ సాహాసాల ద్వారా ప్రపంచానికి భారతదేశం యొక్క సామర్ధ్యాన్ని ప్రదర్శించారు మరియు భారతదేశంలోని యువతకు స్ఫూర్తినిచ్చారు నేను వారితో మారి మాట్లాడినట్లయితే నేను వారి విజయాల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటున్నాను నేను వారి భవిష్యత్తు యొక్క ఆశలు మరియు కళల గురించి కూడా తెలుసుకోవాలి అనుకుంటున్నాను నేను వారి అనుభవాల నుండి నేర్చుకోవాలనుకుంటున్నాను మరియు వారి స్ఫూర్తిని ఇతరులతో పంచుకోవాలనుకుంటున్నాను